తేజా రామ్మా కూర్చో ఒక్క నిమిషం అమ్మా ఈయనతో కొంచెం మాట్లాడేది ఉంది ఈయన్ని పంపించేసాక మనం మాట్లాడదాము కూర్చోమ్మ వెళ్ళి కూర్చో అక్కడ వస్తాను చెప్పమ్మా ఏంటి అదే నేను పిలిచిన కారణం ఏంటంటే అమ్మా అదే మొన్నటి వరకు భక్తుల రద్దీ గురించి మాట్లాడాము కదమ్మా దానికి కొంచెం సవరణలు కూడా చేసాము దాని తరువాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంది జరుగుతుందా బాగా జరుగుతుందా లేదా అని చూద్దాము ఏమైనా చేయాలా వీటి గురించే అడుగుదాము అని చేసాను పిలిచాను చెప్పమ్మా ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు లేకపోతే దాని కోసం మేము పొడు అదే పొడుగు పొడుగు లైన్ కోసమనే పొడుగ్గా పెట్టి వారికి కొంచం షెడ్ చివరి వరకు షెడ్ అనేది వేసాము కదండీ అమ్మా ఒక మనిషి ఇద్దరు మనుషులు పట్టేలాగా షెడ్ లాంటిది వేసాము కదా కూలర్లు అంటే అమ్మా చాలా అది ఎక్కువ డబ్బు డబ్బు ఖర్చుతో కూడింది కదమ్మా పైగా అక్కడ మనం భక్తులు భక్తుల్లో కూడా కొంత మంది ఉంటారు అంటే పోగొట్టే వాళ్ళు లేకపోతే దొబ్బేసేవాళ్ళు ఇలాగా అంటే వాళ్ళని తప్పుబట్టడం అని కాదు కానీ వాళ్ళు లేనప్పుడైనా రాత్రుళ్ళు మన అక్కడ అక్కడ పని చేసేవాళ్ళనే ఏదైనా చేసారు అనుకో అమ్మా ఒకటి పోయినా మొత్తం పోయినట్టే కదమ్మా అది అందుకు కొంచం చూద్దాము అమ్మా మీరు చెప్పండి మీరు చెప్పేవి మేము పై వాళ్ళతో చర్చించి ఒకేళ అయితే అనగా అదే అమ్మా అదే కొంచెం మీడియం సైజ్ ఫ్యాన్లు లాంటివి ఒకవేళ పెట్టించేలా ఉంటే కనుక తప్పకుండా అవి జరిగే పరిస్థితి వస్తే చేద్దాము అమ్మా ఇంకేమైనా ఉన్నాయా చెప్పమ్మా ఇవన్నీ పిఏ వ్రాసుకుంటాడు మా పిఏ

కట్టించాము కదమ్మా కొన్ని రెస్ట్రూమ్లు అదే ఒక హాల్ లాంటివి పెద్ద పెద్దవి అక్కడక్కడా కట్టించాము కదమ్మా మూడు వేసి నాలుగేసో ఉండాలి కదా సరిపోవట్లేదా అదే అమ్మా చూద్దాము అయితే వాటిలతో పాటు కూడా మనం టాయిలెట్స్ అనేవి కట్టించాము కదా ఆడవారికి మగవారికి విడివిడిగా వాటిని బా మెయింటైన్ చేస్తున్నారు కదా అయితే ఇబ్బంది లేకుండా ఇంకొకటి పార్కింగ్లో కూడా మనం కొన్ని పెంచాము సరిహద్దులు పెంచాము మీరు దాన్ని కూడా చూసుకున్నారు కదండీ ఇప్పుడు ఏమైనా ఇబ్బ ఆహా సరే నేను చెప్తాను అది ఒకటి పెండింగ్లో ఉందా అయితే ఇంకా ఏమైనా అంటే భక్తులకి లేకపోతే వాటర్ అంతా సరిగ్గా వ వస్తుందా అక్కడక్కడా ట్యాప్లు డ్రింకింగ్ వాటర్ పెట్టించాను కదమ్మా త్రాగు నీరు అక్కడక్కడా

వచ్చిన భక్తులు అందరికీ ప్రసాదాలు గట్టా అర్చనలు గట్టా బాగానే జరుగుతున్నాయి కదా మీరు చెప్పినవి నేను మా పిఏ వ్రాసుకున్నాడు నేను మీ టిటిడి బోర్డు మెంబర్ అందరితో కూర్చుని చర్చించి ఒకవేళ తప్పనిసరిగా అవసరం ఉంటే అదే అయ్యే విషయానికి వస్తే కనుక కంపల్సరీగా జరిపిద్దాము అమ్మా ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది మీరు కూడా బయలుదేరదా ఇంకా జాగ్రత్తమ్మా ఉంటాను